నేను ఒక బిజినెసు పెడదాం అని అన్న ఆలోచనలో ఉన్నాను అయితే ఒకటి ఇంట్లో ఖాళీ స్థలం ఉంది బోర్ ఉంది కాబట్టి ఒక వాటర్ ప్లాంట్ వేసి వాటర్ ప్లాంట్ వేసి అంటే మినరల్ వాటర్ క్యాన్స్ కొన్ని కూల్ క్యాన్స్ అవైలబుల్గా ఉండేటట్టుగా వాటర్ ప్లాంట్ని పెడతా అన్న ఆలోచనలో ఉంది దాన్ని గురించి ముఖ్య ఇది ఒక ముఖ్య ముఖ్యమైన ఒక దానికి దాదాపు పెట్టుబడి ఒక లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుంది ఇది మేము ఇద్దరం మా హస్బెండ్ నా హస్బెండ్ ను నేను ఇద్దరం కలిసి నేను తెలుసుకున్న ప్లాంట్ గురించి నేను దాని గురించి ఆయనకి చెప్పిన ఆయనకి చెప్తే ఒక సందర్భం కొంచం టైమ్ తీసుకున్న ఒక పది రోజులు దాని గురించి లోతుగా ఆలోచించి అది చేద్దాం అని అన్నారు దాని విషయంలో వాటర్ ప్లాంట్ అనుకున్నాం ఆ ఓకే ఫిక్స్ అయినాం పది రోజులు అయ్యింది తీసుకున్నాం టైమ్ యా ఓకే అని ముందడుగు వేసినాం ఇద్దరం కలసి వెళ్ళి ఒకే చేయి ముందు అడుగు అంటే నేను వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళని రప్పించిన వాళ్ళు వచ్చి మాకు ఒక త్రీ డేస్లలో ఫిట్టింగ్ అంతా చేసిండ్రు అంటే క్యాన్స్ మినరల్ వాటర్కి ఎలక్ట్రిసిటీకి వాటర్ కి బయటకి వెళ్ళే వాటర్కి అవి అన్నింటికి కరెంట్ చేసిండ్రు అదంతా వాటర్ ది ఫిట్టింగ్ ది కంప్లీట్ అయిపోగానే మళ్ళీ లోపల మేము అంతా ప్లాస్టరింగ్ వేయించుకున్నాం కింద గోడలకి ఒక డోర్ పెట్టించుకున్నాము ఒక బాక్స్ పెట్టించుకున్నాము అమౌంట్ కి వాళ్ళు వచ్చి కస్టమర్ అనే వాళ్ళు క్యాన్స్ పట్టుకొని వెళ్ళితే వచ్చే అమౌంట్ అది ఫిక్సిడ్గా వుండేటట్టుగా వేసుకున్నాను అందులోకెళ్ళి నేను అమౌంట్ తీసుకొని వేసుకొనేటట్టుగా అలా ప్రిపేర్ చేసుకున్నాను ఇలాంటి నిర్ణయాలు ఆయన నేను ఇద్దరం కలిసి తీసుకుంటాం